నమస్కారమండి నమస్కారం కూరగాయలు ఎలా ఇస్తున్నారు చెప్తారా కొంచెం ముందు ఈ శాకాహారాలు ఎలా ఇస్తున్నారు చెప్పండి ఈ తోటకూర ఎంత నాలుగు కట్టలు ఇరవై రూపాయలు ఇవి ఇవి కొంచెం సన్నగానే ఉన్నాయి కదా కొంచెం తక్కువకివ్వండి కట్ట నాలుగు రూపాయిలు చేసుకుని ఇవ్వండి పోనీ గోంగూర చ ఈ గోంగూర ఈ గోంగూర ఎంత ఎన్ని క కట్టేంతో చెప్తారా ఈ పాలకూర ఎంత చెప్పండి కొంచెం ఇవి ఒక ఆరు కట్టలు ఇవ్వండి అలాగే అలాగే ఈ టొమాటోలు కేజీ ఎంత పడుతున్నాయి అండి కేజీ ముప్పై రూపాయలు ఇరవై రూపాయిలే కేజీ ఇరవై రూపాయిలు చేసి ఇవ్వండి సరే పోనీ ఒక కేజీ ఇరవై ఐదుకి ఇవ్వండి పోనీ సరే ఇవి రెండు కేజీలు ఇవ్వండి అలాగే ఈ ఉల్లిపాయలు కూడా ఒక మూడు కేజీలు ఇవ్వండి ఇక్కడ ఈ బీరకాయలు ఎలా ఎలా ఉంది కేజీ అరకిలో యాభైయా తగ్గించరా ఇంక ఇవి ఒక పావు కిలో ఇవ్వండి ఈ క్యారెట్ బీట్రూట్ ఎలా ఉన్నాయి చెప్పండి క్యారెట్లు ఎంతండీ ఇవి ఇవి ఒక అర కిలో ఇవ్వండి ఈ దోసకాయి ఈ దోసకాయి కిలో కూడా ఒక అర కిలో ఇవ్వండి ఈ సొరకాయి ఏమో ఈ సగం ఇవ్వండి సగం ముక్క ఇవ్వండి సొరకాయి కరివేపాకు కూడా వెయ్యండి అంతే అండి ఎంత అయ్యిందో చెప్పండి తగ్గించి వెయ్యడానికి చూడండి ధన్యవాదాలు ఎంతండి రెండు వందల రూపాయిలు ఇదిగోండి ధన్య